ఆ మా ఊర్లో ఎవరికైనా కాలో చేయ్యో విరిగితే ఏం చేస్తామంటే మాదొచ్చేసి పుత్తూరు అందరికీ తెలుసు పుత్తూరే వచ్చేసి ఫేమస్ అన్మాట కట్లు కట్టడానికి కాళ్లు చేతులు ఏమన్నా విరిగిపోతే కట్లు కడ్డానికి పుత్తూరే ఫేమస్ అన్మాట పుత్తూర్ అంటే పుత్తూరు కాదు అది చెప్పడానికి కొంచెం ఈజీ గా ఉంటుందని పుత్తూరు అని చెప్తారు యాక్చువల్ గా ప్లేస్ వచ్చేసి ఈస్లాపురం అని చెప్పేసి ఒక ఊరు ఇక్కడ్నించి టు కిలోమీటర్స్ ఏ పుత్తూర్ నుంచి ఫస్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు చేతులో కాల్లో విరిగిపోయిందంటే ముందు ఫస్ట్ ఎయిడి ఇవ్వాలి వాళ్ళకి అంటే అదెక్కువ ఇంకా మోసంగా అవ్వకుండా ఇప్పుడు షడన్ గా అలా జరిగిందనుకోండి దాన్ని వాటిని ఇట్ల చెయ్యి ఊపడం కాని అలా విదిలిచ్చమని చెప్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా చాలా ప్రాబ్లమ్ అవుతుంది క్రిటికల్ అయిపోతుంది అలాంటి సమయంలో ఏం చేస్తారంటే ఈ అర్టికాయ్ బొంతుంటుంది కదా అట్టి చెట్లో మా బొంతలాగ ఉంటుంది కదా దాన్ని ఫస్టు చేతిలో ఎక్కడ ఇరిగిందో దానికక్కడ సపోర్ట్ గా రెండు పక్కల పెట్టేసి ఒక క్లాత్ చుట్టేసి మెడక్కట్టేయాలన్మాట చెయ్యి ఇరుగుంటే కాలిరిగుంటే కూడా అలాగే చేయాలి ఏ ప్లేస్ లో ఇరిగిందో ఫస్ట్ అట్టికాయ్ బొంత పెట్టేసి కొంచెం టైట్ గా గుడ్డేమన్న పెట్టి అది కదల్నీయకుండా కట్టేయాలన్మాట తర్వాత ఏం చేయాలంటే వాళ్ళని తీసుకెళ్ళాలి కట్టు కట్టే చోట తీసుకెళ్తే వాళ్ళేం చేస్తారంటే వాళ్ళు ఒక చెక్కలాగా పెట్టుకో ఉంటారు పొడవుగా వాళ్ళ సైజ్ తగ్గట్టు కట్ చేసి పెట్టుకుంటారు ఆ దాన్ని పెట్టి స్టిఫ్ గా ఒక మూలిక రెడీ చేసుకుంటారు వాళ్ళు ఆకుల్తోనే చేసేది అది వాళ్ళకే తెలుస్తుంది వాళ్ళేంచేస్తారంటే గుడ్డు గుడ్లు రెండు తెమ్మని చెప్తారు దాంట్లో ఆ ఆ మూలికలు కలిపేసి బాగా దాన్ని బాగా రుద్దేసి కాళ్లకంతా ఆ కట్టలు ఎక్కడ ఇరిగిందో ఆ ప్లేస్ లో పెట్టేసి బాగా టైట్ గా కట్టేస్తారన్మాట అదీ ఒ ఒక ఒక నెల పెట్టుకోమంటారు తర్వాత వచ్చి తీసి చూస్తారన్మాట సెట్ అయ్యుంటే ఓకే నాకు తెలిసి ఒక కట్టులో ఎవరికి సెట్ అవ్వదు మూడు కట్లు కడ్తేనే వచ్చి ఇరిగిపోయిందొచ్చి బాగా సెట్ అవుతుందన్మాట ఫస్ట్ ఒక్కట్టు కట్టి ఒక పదైదు రోజులు ఉంచమని చెప్పి తర్వాత ఇంకోసారి రమ్మని చెప్తారు ఇంకోసారి వచ్చినాక ఆ కట్టు తీసేసి వేరే కట్టు ఇంకోసారి ఇంకోసారి మూలిక కలిపి గుడ్డులో బాగా కలిపేసి ఆ మూలికని మొత్తం పూసేసి ఎక్కడ ఇరిగిపోయిందో మళ్ళీ ఆ కట్టెలు బెట్టి గుడ్డతో బాగా టైట్ గా కట్టేస్తారన్మాట మూడు మూడు సార్లు ఇలా కడితేనే అది విరిగిపోయిన ఎముకొచ్చేసి బాగా సెట్ అవుతుందన్మాట నార్మల్ గా వచ్చేస్తుంది ఎంతెంత పెద్ద ఆక్సిడెంట్ లో కాళ్లు చేతులు ఇరిగిపోయిన వాళ్ళకంతా కూడా పుత్తూర్కట్టు కడితే బాగైపోతుందంట తర్వాత బెనికిందానిక్కూడా ఆ మూలికనే కలిపి గుడ్డు కలిపి కట్టులేమి పెట్టరు బాగా దాన్ని ఎక్కడా బెణికిందో ఆ చోటుని వీళ్ళు చేత్తో కొంచం ఆ నరాన్ని కొంచెం అడ్జస్ట్ చేసి తర్వాత ఈ మూలికల్ని బెట్టి కట్టేస్ కట్టేశారన కట్టేస్తే మాత్రము బెణికింది కూడా బాగా సెట్ అయిపోతుందన్మాట ఇదే అన్మాట పద్దతి ఆ చికిత్స అదే అండ్ నొప్పికొచ్చి ఒక ట్యాబ్లేట్ ఇస్తారు రెండు ట్యాబ్లేట్లు ఇస్తారు పొద్దున రాత్రి వేసుకోమని చెప్పేసి నొప్పికి ట్యాబ్లేట్ ఇస్తారే కానీ వేరే మందులు ఏమి రాసివ్వరు నొప్పి తగ్గడానికి మాత్రం మాత్రలు ఇస్తారు మిగతా వన్నీ ఆ మూలిక దాంట్లో ఆ గుడ్డు కలిపి వేయడం వల్ల గుడ్డులో ఉండే ప్రోటీను తర్వాత ఆ మూలికలో ఉండే ఆ ఆయుర్వేద గుణాలొచ్చేసి విరిగిపోయిన ఎముకల్ని బాగా సరి చేస్తుందన్మాట ఇదే పద్దతి